హలో సార్ మేము కస్టమర్ నుంచి మాట్లాడుతున్నాం మేము పెట్టిన ఆర్డర్ చిరునామా మార్చాలి అది సత్యనారాయణ పేట వన్ టూ ఫోర్ నైన్ అనే ఇంటికిఉంది అది మార్చి మోయినాబాద్లో వన్ టూ నైన్ ఫోర్ అనే ఇంటికి డెలివరీ చేయాలి అని సూచనలు ఇస్తున్నాము